ఫస్ట్ టేస్ట్ చూస్తాను టేస్ట్ చూసినంక ఒకవేళ టేస్ట్గా రాకుంటే కోతిమీర అలాంటివి వేసినా అనుకో మంచి టేస్ట్ వస్తాదని ట్రై చేస్తాను అవి కూడా ఒకవేళ మంచిగా రాదనుకో అంటే ఎవరైనా తిడితే ఏం మంచిగా లేదంటారు ఏమో అని మళ్ళీ అంతా పడేసి కొత్తగా అంటే మొదటి నుంచి మళ్ళీ ప్రయోగం చేస్తాను ఒకవేళ మరి మంచిగా ఉన్నదనుకో ఏం చేయకపోయేదాన్ని మళ్ళీ మొదటినుంచి ఎట్లా అంటే మళ్ళీ కూరగాయలు తెచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఇట్లా ఇట్లా చేసినప్పుడు టేస్ట్ రాలే తర్వాత ఇట్లా చేస్తే టేస్ట్ వస్తుందేమో అని

ఇక నేను డిసప్పాయింట్ అయ్యి చేయకుండా ఉండేదాన్ని కాకుంటే మమ్మీ వాళ్ళు లేనప్పుడు కొత్తగా ప్రయోగం చేసేదాన్ని అంటే వంటల మీద అంటే నేనే పైసలు పెట్టి తెచ్చుకొని ఫస్ట్ ప్రయోగం చేసేదాన్ని అంటే చేయరాదు ఏదో ఒకటి ప్రయోగం చేసేదాన్ని ఏదో ఒకటి ప్రయోగం చెయ్యగానే ఒకవేళ మంచిగా వచ్చిందనుకో అసలు మంచిగా రాదు అంటే నాకు వంట రాదు కాబట్టి తరువాత మంచిగా రాకుంటే ఇట్లా ఇట్లా అనుకుంటూ చేసేదాన్ని నాకు ఫస్ట్ టేస్ట్ చూస్తాను మంచిగా రాకుంటే మళ్ళీ అంతా పడవేస్తాను మళ్ళీ చేసేదాన్ని

ఇట్లా బాగా రాలేదు ఏం వెయ్యాలి వదినా అని అడిగేదాన్ని మేము మంచిగా చేస్తేనే మంచిగానే చేసినావు అనేది మంచిగా చేయకపోతే ఇట్లా కాదు ఇట్ల చేయాలి అంటే ఫస్ట్ ఆయిల్ పోయాలి తర్వాత జీలకరెయ్యాలి తర్వాత పసుపుపెయ్యాలి అల్లం వెయ్యాలి ఇట్లా అట్లా చెప్పేది ఆమె చెప్తే అంటే చూపించేది కాదు చెప్తే నేను ట్రై చేసేదాన్ని అట్ల కూడా మంచిగా రాకుంటే అది వెయ్యకుంటే ఇది వేసినా కదా మంచిగా వచ్చిందేమన్నా అందుఅందులోనే ప్రయోగం చేసే దాన్ని ఎప్పుడు వృధా మాత్రం చెయ్యకపోయేదాన్ని ఎప్పుడో ఒకసారి వృధా చేసేది అది ఎట్లా అంటే డాడీ వాళ్ళు లేని టైంలో చేస్తాను కాబట్టి టీవీ చూసుకుంటానో ఇట్లనో గ్యాస్ మీద పెట్టి మర్చిపోతా కాబట్టి గిన్నంతా అంటుకుపోయేది అంటే మాడిపోయేది మాడిపోయి ఇట్ల డాడీ వాళ్ళు సడన్గా వచ్చారు అనుకో ఇట్లా తిడతారు కదా అని బీరువా కింద పెట్టడమో ఇలా దగ్గన్లలో దగ్గన్ క్యాప్ పెట్టి వేరే కాడ తెలవని ప్లేస్ల కాడ పెట్టడమో అట్లాంటివి బాగా చేసేదాన్ని నేను అది కూడా ఎప్పుడంటే లేని టైంలో చేస్తాను ఎందుకంటే నాకు వంట రాదు కదా ఏమైనా మిస్టేక్ జరిగితే తిడతారు అన్న భయంతో అట్ల చేసేదాన్ని తర్వాత ఇప్పుడు మంచిగానే నేర్చుకున్న మంచిగానే ఎవ్వరు అనుకున్నట్లుగా చేయగలుగుతా ఇప్పుడు నేను ఏది వంట కూడా వృధా కాకుండా మంచిగా చేస్తాను ఒకవేళ ఇప్పుడు వచ్చు నాకు వంట కాబట్టి వృధా కాకుండా అంటే ఇట్లేసిన ఇట్లా చేసిన కాబట్టి అది టేస్టీగా రాలేదు అనుకో ఇంకోకటి వేసి అందు అందులోనే ప్రయోగం చేసే దాన్ని వేస్ట్ మాత్రం అంటే వృధా మాత్రం అస్సలు చేయకపోయేదాని నేను వృధా ఎట్లా చేయకపోయే దాన్ని అంటే కొన్ని వేస్తాను ఫస్ట్ కొన్ని వేసాక ఇది మంచిగా రాలేదు అనుకో ఎందుకులే అందులోనే ఓహో ఇప్పుడు అల్లమెయ్యలే అల్లం ఎయ్యలేదు కాబట్టి రుచి రాలేదు ఒకవేళ తర్వాత అల్లమేస్తాను అందులోనే వేస్తాను కానీ పడేసి వృధా చేసి మళ్ళీ కొత్తగా కూరగాయలకు తెచ్చి అట్లా కొత్తగా నేనేం చెయ్యకపోయేదాన్ని ఎప్పుడో ఒకసారి అట్ల కూడా మళ్ళీ ట్రై చేయడం మళ్ళీ రెండోసారి ట్రై చేయడం మూడోసారి ట్రై చేయడం అట్లా అయినాక కూడా మంచిగా రాలేదనుకో వృధా చేసేదాని ఎందుకని చెప్పాలి కానీ వృధా చేస్తాను అంటే పడేసి మళ్ళీ కూరగాయలు తెచ్చి వండేదాన్ని

తెలివిగానే మార్పులు చేస్తా నేను మాత్రము అంటే నేను అనుకున్నట్లుగా వంట తయారయ్యేదాకా వెయిట్ చేస్తాను కాని ఎప్పుడు వృధా చేయకపోయేదాన్ని మొదటి నుంచి మళ్ళీ ఎప్పుడు చెప్పాను ఎప్పుడో గిన్నెలు మాడిపోవడం రెండు మూడు సార్లు మంచిగా లేకపోతే ఒకవేళ లేకపోతేనే మొదటి నుంచి మళ్ళీ ప్రయోగం చేసేదాన్ని కానీ నేను అనుకున్నట్లుగా వంట నేర్చుకున్నాను ఇప్పుడు అనుకున్నట్లుగానే వంట చేయొస్తాది నాకు ఇంకెట్లంటే

వృధా చేయకుండా తెలివిగా అందులందులోనే మార్పులు అంటే ఇప్పుడు కొత్తిమీరేస్తే బాగా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర లేకుంటే ఏదో ఒక టేస్ట్గా లేకపోయినా కూడా తిందామని కొంతమంది చూస్తారు అంటే తిందామని అనుకుంటారు కానీ ఏం మంచిగా వండలేదు అనుకుంటారు అందుకనే నేను తెలివిగా ఇంకా మంచిగా వండేదాన్ని అంటే ఎట్లంటే కొన్ని ఇప్పుడు పచ్చికారం దగ్గర వట్టి కారం వేసేటివి ఉన్నాయనుకో వే వట్టి కారం దగ్గర పచ్చికారం వేసేటివనుకో అవి లేకుండా కూడా అంటే వట్టి కారం పచ్చికారం వేస్తేనే బాగుంటుందని కొంతమంది అంటారు అట్లకాకుండా లేదు వట్టి కారం వేస్తే కూడా బాగుటుందని కొంచెం తెలివిగా ఆలోచించి కొత్త కొత్తగా డిఫరెంట్గా ఇలా ఫ్రైస్ చేయడం అట్లా నేను అందులో ఒకటి ఇంకా వంటలో నేచురల్గా చేద్దామని కూడా ట్రై చేస్తూ ఉంటా అంటే నాకు వంటలు నేచురల్గా రావడము అనేది ఇష్టం నేచురల్గా అందరికీ వండి పెట్టాలి అందరికీ తిని పెట్టాలి అట్లా ఉండేది నాకు అట్లా బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు నన్ను మెచ్చుకొని మరీ వండిపిచ్చుకుంటారు చికెన్ అయితే నాకు ఫ్రైలు చేయడం చాలా ఇష్టం ఇంకా అట్లా కానీ ఎక్కువ డాడీ ఆయిల్ తినడు అట్లా అని వండను